నమస్కారమండి నా పేరు మంజునాథ్ అండి నేను హెచ్ సి ఎల్లో కంపెనీలో ఎంప్లాయిగాను చేస్తున్నానండి అవునండి అవునండి విజయవాడలో ఏంటండీ అదండీ మీకు అంటే మీరు రూమ్లు అవి అదే ఫ్లాట్ అవి చూపిస్తారని చెప్పి తెలిసింది అందుకు మిమ్మల్ని ఒకసారి కలిశానండి ఇప్పుడు నేను మా ఫ్రెండు ఎంప్లాయి కింద చేస్తున్నాం హెచ్ సి ఎల్ కంపెనీలో ఒక ఫ్లాట్ ఒకటి కావాలండి ఇద్దరు ఉండేలాగా ఫ్లాట్ చూపిస్తారని చెప్పి అడుగుతున్నాను సింగిల్ బెడ్రూమ్ సరిపోతుంది అండి ఒకవేళ ఉంటే డబుల్ కూడా చూపిచండి మనకి ఏది వీలుగా ఉందో మాకు దాన్నిబట్టి తీస్కుంటాం

ఓకే అండి ఓకే ఓకే అండి ఓకే సరే అండి సరే అండి ఓకే అండి ఓకే డబల్ ఎక్కువ అయిపోతుందిలెండి అదే సింగిల్ అన్నారు కాబట్టి సింగిల్ చూపిద్దురుగాని రూమ్ ఎలాగుందో ఒకసారి చూపించాక దాన్నిబట్టి చూద్దాం మీ మీరు మీకు ఏ టైం ఏ ఖాళీగా ఉంటారో ఆ టైంలో నాకు చెప్పండి మేము వస్తాం వచ్చాక చూస్కున్నాక అప్పుడు దాన్నిబట్టి మేం తీస్కుంటాం ఇప్పుడు ఎంత పడుతుంది అంటారు సింగిల్ బెడ్రూము ఐదు ఓకే అండి ఓకే సరేనండి సరేనండి సరేలెండి ఎలాగో చూపిస్తున్నారు కాబట్టి తీసుకుందురు గాని సరేనండి అయితే ఉంటానండి